కాకినాడ జిల్లాలో ఆడవారికి విద్య ఉద్యోగం సామాజిక స్థాయికి సంబంధించిన అనేకరకాల సమస్యలున్నాయి అందులో మొదటగా విద్య కోసం మాట్లాడుకుంటే లింగ వివక్షత చాలా ఉంది అంటే మగవారే చదవాలి ఆడవారు చదవకూడదు అని కూడా ఉంది దాని వల్ల అలాగే మ మగవారే ఉద్యోగం చేయాలి ఆడవారు ఉద్యోగం చేయకూడదు అని కూడా ఉంది ఇలా చాలా మంది ఇంకా ఇంకా ఇప్పుడున్న జనరేషన్ కాకుండా ముందు జనరేషన్ ఉన్నవాళ్ళు అదే దృష్టిలో ఉండడం వల్ల చాలా మహిళలకి చాలా సమస్యలు ఎదురుకోవాల్సి వస్తుంది అలాగే సామాజిక స్థాయిలో ఈ ఆడవారికి బేగా మ్యారేజ్ చే పెళ్ళి చేసేయాలి అలాగే ఇలాంటి అనేక రకాలైనవి ఉండడం వల్ల ఈ ఈ ఆడవారికి విద్య ఉద్యోగ సామాజిక స్థాయిలో సమస్యలు ఉన్నాయి